నాకు ఇష్టమైన ఆహారం చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ కూడా మా అమ్మ ఎంతో బాగా చేస్తుంది నేను ఎంతో ఇష్టపడి తింటాను నాకు ఎందుకు ఈ చికెన్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ అంటే అంత ఇష్టమంటే మంచి స్పైసస్తో అయితే మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అలాగే నేను మా ఇంట్లో తినడంతో పాటు సేమ్ అదే టేస్ట్ నాకు మళ్ళీ యతి రెస్టారెంట్లో అయితే దొరుకుద్ది ఈ యతి రెస్టారెంట్కి ఎప్పుడు బయటకి వెళ్ళినా సరే బయట ఆహారం తీసుకోవాలి అన్నా సరే నేను యతి రెస్టారెంట్ నుంచే నేను ఆర్డర్ పెట్టుకుంటాను లేదు అంటే నేను యతి రెస్టారెంట్కే డైరెక్ట్గా వెళ్ళి తింటాను అది మా ఇంటి నుంచి చాలా దగ్గరగా కూడా ఉంటుంది నేను ఎంతో ఇష్టపడి తిన్న ఈ ఆహారం మా అమ్మ చేసినట్టే ఉంటుంది నేను అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నా సరే మంచి స్పైసస్తో అయితే చేసి పెడతారు అప్పటికప్పుడు చేసిన ఆహారమైతే నాకు అందిస్తారు మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి నేను ఎప్పుడు కూడా బయట తిన్నట్టు అయితే ఫీల్ అవలేదు అక్కడ నేను అక్కడ తిన్నది కూడా నేను మా అమ్మ చేసిన ఆహారంలాగే ఉంటుంది ఈ చికెన్ మన చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టినప్పుడు నిమ్మకాయలు ఉల్లిపాయలు అలాగే కావాలసిన కూరలు పెరుగు కూడా మాకు అక్కడ అయితే ఇస్తారు చేతులు కడుక్కోవడానికి కూడా మంచిగా అయితే ప్లేస్ అయితే ఉంటుంది తినడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా చాలా అందంగా ఉంటాయి నేను అందుకే అక్కడ తినడానికైతే ఇష్టపడతాను నాకు ఇష్టమైన ఆహారం మా అమ్మ చేసినట్టే వండిన ఈ ఆహారం కూడా నేను బయట తిన్నా సరే ఇంట్లో తిన్నట్టు నేను అయితే ఫీల్ అవుతాను నాకు చాలా ఇష్టమైన ఈ ఆహారం మంచి క్వాలిటీతో నాకు అందచేస్తున్నందుకు ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నేను అక్కడ తినడానికి అయితే కారణం ఇదే నాకు ఇష్టమైనది కూడా మా అమ్మ ఎంతో బాగా చేస్తుంది అన్ని వంటకాలతో పాటు ఇది కూడా నాకు కావలసినప్పుడల్లా వండి పెడుతుంది